నాకు ఎక్కువ వీణ వాయించడం ఇష్టం అండ్ పియానో అండ్ తబలా ఎక్కువ పియానో పియానోతో మ్యూజిక్ చేయడం అనేది చాలా ఇష్టం దాంతో పాటలు పాడడం కూడా ఇంకా ఎంతో ఇష్టం తమన్ గారు పియానోతో ఎంత చక్కగా పాటలు పాడుతారో ఆ పాటల వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి అట్లనే తబలా వల్ల కూడా కొన్ని తబలా పాతకాలం వాళ్ళు తబలా ఎక్కువ వాయించి తబలతో కొన్ని స్టోరీస్ లాంటివి అలా చెప్పేవారు ఇంకా పెళ్ళి వాయిద్యంలో కూడా ఎక్కువ పెళ్ళి వాయిద్యంలో ఆ డప్పులు అవి కూడా మంచిగా అనిపిస్తాయి ఇంకొకటి డీజే డీజే డప్పులు కూడా బాగా మంచిగుంటాయి ఆ డీజే డప్పుల వల్ల మంచి పాడడానికి మంచి ఊపు వస్తుంది అలాంటి వాయిద్యాలు అంటే చాలా ఇష్టం